నేను మీ రెస్టారెంట్లో ఆహార పదార్ధాములను ఆర్డర్ చేసి ఉన్నాను మీరు నాకు నా ఆర్డర్ చేసిన ఆహార పదార్ధములను అందజేయలేదు దానికి గల కారణమును నేను తెలుసుకోవచ్చా నేను ఆర్డర్ చేసిన ఆహార పదార్థాల యొక్క వివరాలు వచ్చేసి బిర్యానీ ఫ్రైడ్ రైస్ కూల్ డ్రింక్స్ మొదలగున్నవి మీరు నాకు ఈ ఆహార పదార్ధములను ఇంకా అందచేయలేదు దానికి ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పండి సమయం కూడా మించి పోతున్నది లేదా నాకు ఇవ్వబడిన ఆహార పదార్ధములు డెలివరీ చేసే అబ్బాయి యొక్క ఫోన్ నెంబర్ను మీరు నాకు ఇవ్వగలరు నేను వారిని సంప్రదించి నా ఆహార పదార్థములు ఎందుకు ఆలస్యం అవుతున్నదో అడిగి తెలుసుకోగలను ధన్యవాదములు